నేను తోటపని చేయటం ఎప్పుడు ఎలా మొదలుపెట్టానంటే మా ఇంటి దగ్గర నేను పెద్దగా తోటపనంటూ ఏం చెయ్యను మా ఇంటి దగ్గర కళ్ళే మాకు ఒక చెట్టు ఇంకేంటి తోటకూర అదేంటో దొగ్గెలకూర అనంటారు మిరపలు టమాటలు ఆనపత్తిల చెట్లు ఇంకేమన్నా ఏమన్నా ఇట్లట్ల ఉంటే మెల్లమెల్లగా నాటుకోవడం అట్లా మెల్లగా నా తోటపని స్టార్ట్ చేసినా కానీ తోట అని నేను ఎప్పుడూ అనను కానీ మా అవసరాలకు తగ్గట్టు మేము అంతమందం చెట్లను పెంచుకున్నాం అన్నట్టు అందులో తోటకూర మిరపకాయలు వంకాయలు టమాటలు కాకరలు సొరకాయ బీరకాయ ఇట్లా కొన్నికొన్ని రకాలయినవి అంతమందం మొదలుపెట్టుకొని మా కూరకు నారకు ఒడ్డెక్కేటట్టు చూస్కునేవాళ్ళమన్నట్టు తోటమాలి ఎలా మొదలుపెట్టారంటే తోటకూర దగ్గర స్టార్ట్ అయింది మేం తోటపని మొదలుపెట్టుడు దాని తర్వాత ఇట్ల వంకాయ మిరప బంగాళదుంప ఆలుగడ్డని కూడా ఒకసారి భూమిలో పెడితే అది మొలకొచ్చి ఇట్లా స్టార్ట్ అయింది సో మేము ఇట్లా మా ఇంటి దగ్గర మా కూరకు మా అవసరాలకు ఒడ్డెక్కించుకోనీకి మా తోటపని మొదలుపెట్టాల్సొచ్చింది కానది తోట కాదు